నమస్తే సార్ నేను శిల్ప అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నాను మా ప్రాంతంలో నీటి మీటర్ దగ్గర ఒక గుంత ఏర్పడింది అది దాదాపు రెండు నుంచి మూడు అడుగుల వెడల్పు ఉన్నది మూడు రోజుల నుంచి అలాగే ఉన్నది దీని పరిశీలించి మీరు తగిన చర్యలు తీసుకోండి తొమ్మిది ఆరు సున్నా మూడు మూడు రెండు ఎనిమిది ఎనిమిది తొమ్మిదికి నన్ను సంప్రదించండి